హలో మ్యాడమ్ ఎస్ మ్యాడమ్ అంటే మీరు విజిట్ చేయడానికి వస్తాను అన్నారు కదా ప్లేసెస్

ఎస్ మేడమ్ ఏంటంటే ఇక్కడ మీరు చూడాలి అనుకుంటే తమిళనాడులో కల్చరల్ కల్చర్ బాగుంటుద్ది అలాగే అక్కడ ఫెస్టివల్స్ కూడా చాలా బాగా చేస్తారు అందులో దసరా అయితే ఇంకా బాగా చేస్తారు సో అలాంటి టైంలో మీరు దసరా విజిట్ చేస్తే తమిళనాడు విజిట్ చేస్తే బాగుంటుద్ది అలాగే పల్నాడులో వచ్చేసరికి మీకు ప్లేసెస్ చెప్తున్నాను అండి పల్నాడులో వచ్చేసరికి సంక్రాంతి బాగా చేస్తారు అలాగ ఒక్కొక్క ఇప్పుడు మన పల్నాడులో వచ్చేసరికి ఎక్కువ చేసే ఫెస్టివల్స్ అని అంటే సంక్రాంతి బాగా చేస్తారు తమిళనాడు కన్నా మనకు పల్నాడులో ఇంకా బాగా చేస్తారు ఇప్పుడు మీరు ఎలాగో తమిళనాడు నుంచి వస్తున్నారు కదా మీకు ఎలాగో దసరా ఫెస్టివల్ అక్కడ బాగా చేస్తారని మీకు తెలిసింది కాబట్టి మీకు ఇంకా ఇక్కడ ఇక్కడ చేసే సంక్రాంతి అవును పల్నాడు జిల్లాలో ఏంటంటే రాఘవేంద్ర మ్యూజియం అని ఒకటి ఉంటుంది మ్యాడమ్ అది మీరు చూడాల్సిన ప్లేస్ అక్కడ ఏంటంటే ప్రతి ఒకరు మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరివి కూడా ఉంటాయి అలాగే ఏంటంటే పూర్వం రాజులు రాజులు వాడినవి రాణులు వాడినవి దుస్తులు అవన్నీ అక్కడ ఆభరణాలు అవన్నీ పెట్టి ఉంచుతారు అవన్నీ చూడవచ్చు మీరు ఎస్ మ్యాడమ్ చూడాల్సిన ప్లేస్ అయితే అది బాగుంటుద్ది మీరు ఏమన్న అంటే కొత్తవి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నా సరే అక్కడ అన్నీ కొత్త కొత్తవి ఉంటాయి కాబట్టి మీకు చూసినట్టు ఉంటుంది సో మీరు కూడా హ్యాపీగా ఉంటుంది అంటే అది విజిట్ చేసినందుకు మీకు కూడా కొంచెం సాటిస్ఫేక్షన్ ఉంటుందని అని నేను అనుకుంటున్నాను అందుకే ఆయ్ ఓకే మ్యాడమ్ మీ డేట్ మీరు ఎప్పుడు వస్తున్నారు మొత్తం నాకు కొంచెం ఒకసారి చెప్పండి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను రాసుకొని అలాగే మిమ్మల్ని ఏ ప్లేసెస్కి తీసుకు వెళ్ళాలో కూడా నేను నోట్ చేసుకుని చెప్తాను మ్యాడమ్ ఎస్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఉంటాను